అవును మేడం మీ పేరు అండి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం మీ పేరు అండి ఓకే మేడం ఓకే చెప్పండి ఓకే అండి మేడం ఓ ఒకరు ఏమో ఎల్కేజీ అన్నారు ఒకరు ఏమో ఫిఫ్త్ క్లాస్ అన్నారు కదా మేడం ఆ ఎల్కేజీకి అయితే సెవెన్ థౌసండ్ మేడం ఇయర్లీ ఫీజు బుక్స్ సెపరేట్ మేడం బుక్స్ సపరేట్గా తీసుకోవాలి ఓన్లీ ఇయర్కి ఫీజు వచ్చి ఏడు వేలు మేడం మళ్ళీ బుక్స్ అన్నీ సెపరేట్ యూనిఫామ్ సెపరేట్ అలాగే ఇంకో ఇంకో స్టూడెంట్ ఫిఫ్త్ క్లాస్ అన్నారు కదా ఫిఫ్త్ క్లాస్ ఆ ఇయర్ ఆ సంవత్సరానికి ఫీజు వచ్చి పన్నెండు వేలు మేడం అదే బుక్స్ కూడా సెపరేట్ అండి ఏమి మేడం మేడం మీకు ఇది విద్యాదీవెన గట్ట స్కాలర్షిప్ గట్ట వస్తుందా మేడం సో పెద్ద ప్రాబ్లెమ్ ఏమి ఉండదు మీకు అంటే మీరు మేము మధ్య మధ్యలో ఆ స్టూడెంట్స్కి కాంపిటీషన్ పెడతు ఉంటాము అందులో వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి మేము వాళ్ళ ఫీజు కూడా తగ్గిస్తు ఉంటాం మేడం అంటే ఇయర్లీ కాంపిటీషన్స్ పెడతు ఉంటాము ఆ ఆ కాంపిటీషన్స్లో వాళ్ళు మంచిగా ఆ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే మేము ఆటోమాటిక్గా మేము ఫీజ్ తగ్గిస్తు ఉంటాము మేడం ఆల్రెడీ మా స్కూల్లో చాలామందికి అలాగే ఫీజ్ తగ్గించాము మాక్సిమమ్ కొంతమంది స్టూడెంట్స్కి అయితే వాళ్ళు ఫీజ్ కట్టడం కూడా ఇబ్బంది వాళ్ళు ఇలాంటి కాంపిటీషన్స్ అన్నీ రాస్తారు మేడం రాసినప్పుడు వాళ్ళకి అయినాక ఇందా మేము వాళ్ళకి ఫీజ్ కడతాం మేడం అంటే అంటే స్టూడెంట్ పర్ఫార్మెన్స్ బట్టి మేము ఫీజు తగ్గించడం అది జరుగుతు ఉంటుంది మేడం అవును మేడం మొత్తానికి తగ్గిస్తాం మేడం మేము అలాగే యూనిఫామ్ కూడా సెపరేట్ మేడం యూనిఫామ్ సెపరేటు బుక్స్ సెపరేటు మేడం లేదు మేడం అన్నీ స్కూల్లో తీసుకోవాలి మేడం యూనిఫామ్ బుక్స్ అన్నీ అన్నీ స్కూల్లో మేడం ఓకే మేడం ఓకే మేడం ఆ అడ్మిషన్స్ ఆ ఈ నెలలో ట్వంటీ ఆ ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ చేస్తాం మేడం అప్పటి నుంచి మీ అప్పుడు రావడం అప్పుడు వస్తే సరిపోతుంది అండి సరే మేడం